మ్యాడం సత్యవతి గారేనా అండి నేను ఇలాగా క్యాబ్ డ్రైవర్నండి అదే మ్యాడం మీరు గుంటూరు కాకినాడ నుంచి గుంటూరు వెళ్దాం అనుకుంటున్నారు కదా అది మీరు క్యాబ్ బుక్ చేసుకున్నారు అదే మ్యాడం ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పేసి ఎప్పుడు రావాలి అని చెప్పేసి కాల్ చేసానండి ఓకే మ్యాడం మీరు ఏ డేట్న వెళ్తారండి అంటే మార్నింగా మ్యాడం ఈవెనింగా మార్నింగ్ నైన్ నైన్కి అండి నైన్ టెన్ థర్టీ ఆర్ నైన్ మ్యాడం అంతేనండి ఓకే మ్యాడం మీకు ఎప్పుడు లేదు మ్యాడం మీరు ఎక్కడికి రావాలి ఏంటి అని చెప్పేసి మీరు చెప్తే మేము గంట ముందే అక్కడ ఉంటాం మ్యాడం మేము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే మాకు మాకు రూట్స్ గత్రా తెలియదు కదా మ్యాడం మీరు నాకు లొకేషన్ సెండ్ చేయండి

అది మీరు మీరు లైవ్ లొకేషన్ అనేది మాకు సెండ్ చేశారంటే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఫోన్ చేస్తాను ఇలా కారు బయలుదేరిందని మీరు మాకు లైవ్ లొకేషన్ పెడితే మేము వన్ అవర్ ముందు అక్కడ ఉంటాం మ్యాడం అంటే మీరు నైన్కి రమ్మన్నారు కాబట్టి మేము ఎయిట్ కల్లా అక్కడ ఉంటాం మ్యాడం ఇక్కడ మీరు నైన్ కల్లా వచ్చేస్తే మీ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది మ్యాడం మీరు అక్కడ డ్రాప్ చేసి వచ్చేయడమే కదండీ లేదంటే మళ్లీ అక్కడ నుంచి ఏమన్నా రిటర్న్ ఎవరన్నా అంటే అప్ అండ్ డౌనా మ్యాడం ఓకే నండి అంటే ఒకసారి అది కూడా నేను మా సార్తో మాట్లాడుతాను మ్యాడం ఒకసారి మీరు సార్తో మాట్లాడండి ఓకే మ్యాడం ఒకసారి సార్ని అడిగి నేను పేమెంట్ గురించి సార్ని అడిగి మీకు ఫోన్ చేస్తాను

ఓకే మ్యాడం అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే సార్ అయితే నాకు అంటే నాకు బుక్ చేసుకున్నారు అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి మ్యాడం వచ్చింది అందుకనే నేను ఫోన్ చేశాను ఇంకా సార్ గట్రా కాంటాక్ట్ అవ్వలేదు నేను అడిగిన తర్వాత నేను మీకు కన్ఫర్మేషను నేను సార్తో మాట్లాడా కాబట్టి పర్లేదు మ్యాడం ఓకే ఎక్కడికెళ్లాలి ఏంటని చెప్పేసి నాకు లైవ్ లొకేషన్ అనేది పెడితే నేను అక్కడికి వచ్చేస్తాను వన్ అవర్ ముందే అక్కడికి వచ్చేస్తాను మ్యాడం మీకు ఓకే మ్యాడం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అంటే ఎంతమంది వస్తారండి ఫోర్ మెంబర్సా మ్యాడం ఓకేనండి ఓకే మ్యాడం లేదు మ్యాడం అంటే నేను ఇప్పుడు కాకినాడ నుంచి నేను మిమ్మల్ని పికప్ చేసుకున్నప్పుడు అందరి ఫోన్ నెంబర్లు

ఎక్కడుంటారు దాని గురించి అండి అదే ఎక్కడుంటారు ఏంటా అని చెప్పేసి మళ్లీ వేరు వేరు డిస్ట్రిక్ట్ అయితే మీకు వన్ అవర్ కంటే ముందే మీరు ముందే రెడీ అవ్వాలి అంటే జర్నీ స్టార్ట్ చేయాలి ఒకవేళ అందరూ పర్లేదండి మీరు నైన్ కల్లా స్టార్ట్ అయిన మనకి వెళ్లే అప్పటికీ ఆఫ్టర్నూన్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ అవుతుంది థ్యాంక్యూ మ్యాడం